అంటే చిన్నప్పటి నుండి చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అంటే చాలా విషయాలలో తీసుకోవాల్సి వచ్చినా కూడా ముఖ్యంగా నేను నిర్ణయాలు తీసుకున్నది మాత్రం నా విద్యాభ్యాసం గురించి చిన్నప్పుడు నాన్న వాళ్ళు తాతయ్య వాళ్ళు వాళ్ళే తీసుకునేవాళ్ళు నిర్ణయాలు కాకపోతే నేను ఫస్ట్ మొదట్లో నన్ను గవర్నమెంట్ స్కూల్లో చదివించారు అంటే ఒకటో తరగతి రెండవ తరగతిలో నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను అంటే తరువాత తాతయ్య అడిగాడు అంటే నీకు అక్కడ చదవడం ఇష్టమేనా అంటే మీ ఇష్టం తాతయ్య మీరు ఎక్కడ చదివిపిస్తే నేను చదువుతాను అంటే అప్పడు నన్ను ఆ గవర్నమెంట్ స్కూల్ నుంచి తీసి ప్రైవేట్ స్కూల్లో వేసాడు అక్కడే నా విద్యాభాస ప్రయాణం అనేది మొదలైంది అంటే ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చేరిన్ తరువాత కొంచెం నాలో చాలా మార్పు వచ్చి చాలా తెలుసుకున్నా నేను తరువాత మెల్ల మెల్లగా రెండవ తరగతి నుంచి ఎడవ తరగతి వరకూ మా ఇంటికి ఎదురుగానే ఒక ప్రైవేట్ స్కూల్లో చదివాను తరువాత అది మాది చర్చ్ చర్చ్ కాన్వెంట్కి సంబంధించింది అంటే క్యా క్యాథలిక్ మిషన్ మిషనరీ స్కూల్ మాది అందులో నుంచి ఫాదర్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు అయితే మాకు తెలిసిన ఒక సార్ ఉండే అక్కడ ఆ సార్ ఏమి చేసాడు అంటే ఆ ఫాదర్ వేరే వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ కాగానే అక్కడ నుంచి అపోజిట్ ప్రైవేట్ స్కూల్లో ఏదైతే ఉంటుందో దాంట్లో జాయిన్ అయ్యాడు ఈ సార్ మాకు చాలా దగ్గర వ్యక్తి కాబట్టి నన్ను కూడా ఆ స్కూల్కి రమ్మని అడిగాడు కాకపోతే ఫాదర్కి అంటే మన ఈ చర్చ్ మన స్కూల్ హెడ్మాస్టర్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయనని మోసం చేయడం ఇష్టం అంటే అట్లా వెళ్ళడం ఇష్టం లేక నేను ఈ సారు జాయిన్ అయిన స్కూల్కే వెళ్ళలేదు మళ్ళీ ఈ ఫాదర్ ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ అయ్యాడో అక్కడికే వెళ్ళి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి విద్యాభ్యాసం చేసినా అంటే ఇక్కడ నిర్ణయం నా చేతిలోనే ఉండేది ఏడవ తరగతి తరువాత నేను ఈ సార్ చెప్పిన దగ్గరకి వెళ్ళాలా లేకపోతే ఫాదర్ ట్రాన్స్ఫర్ అయిన దగ్గరకి వెళ్ళాలా అనేది ఆ నిర్ణయం నా చేతిలో ఉండేది నేను ఏమి డిసైడ్ అయినా అంటే అల్రెడీ ఆ సార్ చెప్పినదాని కంటే ఈ ఫాదర్ దగ్గరకి ఈ చర్చ్ ఫాదర్ మన ఈ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళితే బెటర్ అని నేను అక్కడికే వెళ్ళినా ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి విద్యాభ్యాసం అక్కడనే సాగించాను నేను అంటే పదో తరగతిలో టెన్ బై టెన్ జీపీఏ రావడానికి కారణం కూడా నే ఏదైతే డిసిప్లిన్ అంటే ఏదైతే వచ్చాడో చిన్నప్పటి నుంచి ఆ ఫాదర్ అదే దానికే కారణం దాని వల్లనే నేను చిన్నప్పటి నుంచి చాలా బాగా చదవగలిగాను ఆయన భయమో లేకపోతే ఆయన చూపించే ప్రేమనో ఏదో తెలియదు కానీ పదో తరగతి అయిపోయిన తరువాత పెద్ద సందిగ్దంలో పడ్డాను నెక్స్ట్ ఏమి చేయాలి ఏమి నిర్ణయం తీసుకోవాలని అంటే ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా సీఈసీ తీసుకోవాలా చాలా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు బైపీసీ తీసుకుంటే మ్యాథ్స్ రాదు కాబట్టి బైపీసీ తీసుకుంటాడు అది ఇది నువ్వు మ్యాథ్స్ బాగానే చేస్తావు కదా ఏంటి అని అంటే ఫోర్స్ వల్ల ప్రెజర్ వల్ల ఎంపీసీ అనుకున్న కాకపోతే ఎక్కడ జాయిన్ కావాలి అనేది ఇంకో క్వశ్చన్ వచ్చింది ఇక్కడ ఇంకో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అయితే ఒక కాలేజ్ వాళ్ళు నన్ను ఫ్రీగా తీసుకుంటున్నాను ఆ అని అన్నారు హాస్టల్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ మొత్తం ఫ్రీ అన్నారు టెన్ బై టెన్ రావడం వల్ల ఇంకో ఆప్షన్ కూడా ఉండేది నేను పాలిటెక్నిక్ కూడా రాసినా దాంట్లో మంచి ర్యాంక్ వచ్చింది వన్ ట్వంటీకి వన్ నాట్ ఫైవ్ మార్క్స్ కూడా వచ్చాయి అంటే మామయ్య చెప్పాడు పాలీటెక్నిక్ చేయమని కాకపోతే నాకు పాలీటెక్నిక్ మీద తరువాత పెద్ద ఇంట్రెస్ట్ పోయింది అయితే ఫ్రీ ఎడ్యుకేషన్ ఎవరైతే అన్నారో నేను అక్కడికి వెళ్ళి జాయిన్ అయినా ఇక్కడ హన్మకొండలో వన్ ఇయర్ బాగానే జరిగింది ఐఐటీ కోచింగ్ కానీ అంతా బాగానే జరిగింది చాలా వరకి కాన్ఫిడెంట్గా ఉండేది కానీ తరువాత ఏమైంది ఈ కరోనా రావడం వల్ల మొత్తం సెకండ్ ఇయర్ మొత్తం పోయింది ఎంసెట్ వ్రాసినా జేఇఇ మెయిన్స్ వ్రాసినా ఎంసెట్లో ఓకే అనుకున్నంత కాకున్నా బాగానే వచ్చింది జేఇఇ మెయిన్స్ కూడా క్రాక్ అయింది కాకపోతే ఎక్కడో తెలియని లోపం మళ్ళీ ఇంజనీరింగ్ చేయాలి ఇంజనీరింగ్ చేసేసి సేమ్ మెకానికల్ లైఫ్ మళ్ళీ జాబ్ చేయాలి జాబ్ చేయాలి మళ్ళీ సేమ్ మెకానికల్ లైఫ్ మళ్ళీ ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది చాలా మందిని అడగవచ్చు కాకపోతే మా ఇంట్లో ఎవరూ చదువుకోలేదు ఎవరిని అడగాలో తెలియదు కాబట్టి నా నిర్ణయాలు నా వరకు నేనే తీసుకున్నాను గట్టిగా ఫిక్స్ అయినా నేను ఏంటంటే ఇప్పుడు ఈ జాబ్ ఈ మెకానికల్ లైఫ్ అందరికీ ఉంటాయి కాకపోతే మనం సమాజంలో బతుకుతున్నాము కాబట్టి సమాజానికి తిరిగి ఏదైనా ఇవ్వాలి మన ఇంపాక్ట్ అనేది సమాజంలో క్రియేట్ చేయాలి అట్లా సమాజంలో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అంటే నేను సివిల్ సేవ సివిల్ సర్వీసెస్లో జాయిన్ కావాలి దానికోసం యూపీఎస్సీ ప్రిపేర్ అవడం స్టార్ట్ చేసాను అప్పటి నుంచి అంటే డిగ్రీ చేసి ఒకటి బీఏ చేసి యూపీఎస్సీ ప్రిపేర్ చే కావాలని అనుకున్నాను నేను అప్పుడూ అప్పటికే టూ ఫేజెస్ అయిపోయాయి దోస్ అడ్మిషన్స్లలో థర్డ్ ఫేజ్లో పెట్టాను అయితే ఓ కాలేజ్లో ఒక ప్రభుత్వ కాలేజ్లో సీట్ వచ్చింది పొలిటికల్ సైన్స్ హానర్స్లో కాకపోతే నేను అనుకున్న విధంగా ఈ మూడు సంవత్సరాలలో నేను ఉపయోగించుకోలేదు చాలా వరకు సమయాన్ని వృథా చేసాను ఎట్లా అంటే జాతీయ సేవ పథకమని ఉంటుంది కదా ఎన్ఎస్ఎస్ దాంట్లో వరకి చాలా వరకి సమయాన్ని వృథా చేసి చదువు మీద ఎక్కువ దృష్టి సారించలేకపోయినా ఆ అది ఒక్కటే కాదు అంటే ఏదో ఈ ఎన్విరాన్మెంట్ కావచ్చు అంటే ఇది నాకు అంత సెట్ కాలేదు ఇక్కడ నేను అనుకున్న రీతిలో ఇక్కడ చదువలేకపోయినా అంటే ఇప్పుడు మళ్ళీ సందిగ్దంలో పడ్డాను ఇప్పుడు ఈ డిగ్రీ తరువాత ఏం చేయాలి అని మాస్టర్స్ చేస్తే దాంట్లో ఏ సబ్జెక్ట్లో చేయాలి జూలాజీనా పొలిటికల్ సైన్సా ఎకనామిక్సా సోషియాలజీనా అనేది ఇంకో పెద్ద సందిగ్దం ఈ నిర్ణయాలు తీసుకోవడం సలహాలు తీసుకోవడం నాకు చెప్పడానికి ఎవరు లేరు యూట్యూబ్ యూట్యూబ్ ఒక్కటే సోర్స్ ఉంది నాకు ఏం తెలుసుకోవాలన్నా ఏం తెల్సుకోకపో అంటే చాలా మంది చెప్తారు కాకపోతే మనకి నచ్చింది చేయడంలో ఉండే అది వేరు ఉంటుంది